నేను ఇటీవలే కొన్ని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఇంతకు ముందు నా పాస్పోర్ట్లో నా ఇంటిపేరు నా భర్త పేరు నా భర్త ఇంటి పేరుగా ఉంది ఇప్పుడు నేను దాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాను నేను దాన్ని మార్చుకోవాలి అనుకునేదానికి ఎట్లాంటి ప్రక్రియ అనేది ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి ఏమేం పత్రాలు అనేవి నేను తీసుకొని వెళ్ళాలి అక్కడికి ఎంత సమయం దానికి పడుతుంది అనేది నాకు కొంచెం అర్థమయ్యేలా వివరిస్తారా